హలో హలో హలో చెప్పండి ఓకే ఓకే

ఓకే అంటే చుట్టుపక్కల ఎన్ని రోజులు ఉంటారమ్మా అక్కడ ఎన్ని రోజులు ఉంటారు అక్కడ మీరు అక్కడ తిరుపతిలో ఎన్ని రోజులు ఉంటారు అంటున్నాను ఎన్ని రోజులు నాలుగు రోజులు ఉంటారా మీకు రూమ్కి ఆ దర్శనానికి వాటికి అన్నిటికీ మాకు క్యాబు ఉంటుంది ప్లస్ చుట్టుపక్కల దర్శనం చేసుకోవడానికి ప్లస్ తిరుపతి దర్శనానికి కూడా అన్నిటికి కలిపి ఒక పాతిక వేల దాకా అవుతుంది పాతిక వేలు అవుతుంది మీకు అన్నీ మా క్యాబ్ డ్రైవరే దగ్గర ఉండి చూపిస్తాడు చుట్టుపక్కలు అంతా ఆన్ అయిపోతుందమ్మా అయిపోతుంది మీకు అన్నీ బావుంటాయి అన్నీ మీకు క్వాలిటీ ఉన్న రూమ్స్ అన్నీ చక్కగా నీటుగా ఉంటాయి మీకు ఇబ్బంది ఏమీ ఉండదు అన్నీ మాకు మా డ్రైవర్ దగ్గర ఉండి చూపిస్తాడు గుళ్ళు టెంపుల్స్ అవి కూడా తీసుకెళ్తాడు అన్నీ చుట్టుపక్కల అన్నీ చూస్కుందాము అమ్మ అలాగే అలాగే అండి అలాగలాగే అలాగే నండి అలాగే చెయ్యండి